హలో హలో మ్యాడమ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ హలో మ్యాడమ్ నేను దుర్గాని మాట్లాడుతున్నాను బీకాం కంప్యూటర్సు ఏంటంటే సార్ నేను హలో సార్ మా ఫాదర్కి చెన్నై ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ నాకు స ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి సార్ జాబ్ పర్పస్ మ్యామ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది డాడీకి చెన్నైకి ట్రాన్స్ఫర్ అయ్యింది

ఎస్ మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ అంటే ఇప్పుడు నేను దీనికి మనీ ఏమన్నపే చేయాల మ్యాడమ్ ఎస్ మ్యామ్ ఎస్ మ్యాడమ్ ఎస్ మ్యాడమ్ ఐవిల్ ట్రై మై బెస్ట్ ఎస్ ఎస్ మ్యామ్ ఎస్ మ్యాడమ్ ఇంకా ఇంకా ఏంటంటే మ్యాడమ్ ఇప్పుడు సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఇంకా మాకు ప్రెసెంట్ మా డాడీకి రాలేదు వస్తే కన్ఫమ్ నేను తీసుకు వచ్చి సబ్మిట్ చేస్తాను ఒక టూ త్రీ డేస్లో సబ్మిట్ చేస్తాను మ్యామ్ కొంచెం మీరు ఈ లోపల మీ ఫార్మాలిటీస్ చూసుకుంటారా హలో ఓకే మ్యాడమ్ ఎస్ మ్యాడమ్ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్